నేను ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడేవాడిని నేను ఎక్కువగా కార్ రేసింగ్ బైక్ రేసింగ్ అలాగే కిక్బాక్సింగ్ ఎక్కువగా గేమ్స్ ఆడేవాడిని తరువాత నేను పబ్జీ తర్వాత ఆడడం మొదలుపెట్టాను అదే విధంగా ఇప్పుడు ఫ్రీ ఫైర్ గేమ్ ఎక్కువగా ఆడుతున్నాను వాటర్ బబుల్స్ ఎక్కువగా ఆడుతుంటాను అండ్ యాంగ్రీ బర్డు గేమ్స్ కూడా ఆడుతాను నాకు వీడియో గేమ్స్ మీద చాలా ఇంటరెస్ట్ ఎక్కువ ఎక్కువగా బైక్ రేసింగ్ ఆడుతు ఉంటాను బైక్ రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టము ఇప్పుడు కూడా నేను ఎక్కువగా ఈవెనింగ్ టైంలో ఆడుతు ఉంటాను అదే విధంగా నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎక్కువగా ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నాను నాకు ప్రెసెంట్ ఈ గేమ్ అంటే ఎక్కువగా ఇష్టము ఎందుకంటే ఒక సోల్జర్ లాగా షూట్ చేయడానికి గన్స్ ఉంటాయి అందుకని నాకు ఇవి ఎక్కువగా ఇష్టము